తెలుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మాట్లాడే తెలుగు భాష యొక్క వివిధాలు తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటి తెలంగాణ మరొకటి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా అక్కడ మాట్లాడే మా భాషలు కానీ మాట్లాడే విధానాలు కానీ చాలా విధంగా వివిధంగా ఉంటాయి చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలుగు శ్రీ తెల శ్రీకాకుళం తెలుగు వచ్చేసి వాళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది అందరికీ అర్థమయ్యేటట్టుగా కొంచెం తేలికగా ఈజీగా తెలుగు వచ్చిన ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి ప్రజలకైనా కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది గోదావరి పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాలో వా జిల్లాలోని ప్రజలు మాట్లాడేది ఎలా ఉంటుందంటే కాస్త తీయదనంగా అందరికీ ఇంకా ఇంకా వారితో మాట్లాడాలి అనిపించే విధంగా చాలా తియ్యగా సున్నితంగా మాట్లాడుతారు ఇంకా రాయలసీమ తెలుగు చెప్పాలంటే కర్నూలు కడప అనంతరం ఈ చిత్తూరు ఈళ్ళ వీళ్ళు మాట్లాడే బాష ఎలాగా ఉంటుందంటే కాస్త కటువుగా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది వాళ్ళు మాట్లాడే భాష యొక్క విధానమే అలా ఉంటుంది కా ఎవరికి తె కొత్తవారికి అయితే భయంకరంగా అనిపిస్తుంది ఇంకా కృష్ణ మరియు గుంటూరు జిల్లాలోని వాళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుందంటే గ్రామీణ పలకులు ప్రదర్శన ఉంటుందన్నమాట ఇంకా నెల్లూరు వాళ్ళు మాట్లాడేది కూడా చాలా ప్రత్యేకంగా మాధుర్యంగా ఉంటుంది ఇంకా తెల తెలంగాణలోని హైదరాబాదు ప్రజలు మాట్లాడేది ఎలా ఉంటుందంటే వారి భాషలో కాస్త ఆంగ్లం అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇంకా తెలుగు ఇంకా తెలంగాణలో కూడా చాలా జిల్లాలు ఉన్నాయి అందులో కూడా వారి యొక్క జిల్లా జిల్లాకి కూడా తేడా తేడాగా ఉంటుంది వాళ్ళ భాష అనేది ఇప్పుడు చెప్పుకున్నట్టయితే వరంగల్ నిజామాబాదు హైదరాబాదు ఇంకా ఇలా చాలా రకాలైన జిల్లాలు ఉన్నాయి వరంగలులో ఇలా ప్రజలు ఎలా అంటే కాస్త రఫ్ అండ్ టఫ్గా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటారు హైదరాబాదులో చెప్పుకున్నట్టైతే అక్కడి ప్రజలు ఎక్కువగా ఉర్దూను మరియు ఆంగ్లాన్ని కూడా వారి భాషలో కలుపుకుని మాట్లాడుతూ ఉంటారు ఇంకా విజయ ఆంధ్రాలోని విజయవాడకి వస్తే అక్కడ ప్రజలు చాలా యాసతో మాట్లాడుతారు కొత్త ప్ర కొత్తవారికైతే అది అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా తెలుగు మాట్లాడేది తెలుగు అయినా కూడా వారి యొక్క యాస యాసని బట్టి కొంతమంది ప్రజలకు అర్థం అవ్వచ్చు కొంతమంది ప్రజలకు అర్థం కాకపోవచ్చు ఇంకా తెలంగాణా తెలంగానా ప్రజలు మాట్లాడే భాష ఆంధ్రా ప్రజలకి చాలా ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎల్ ఎక్కువగా యాస అనేది వారి భాషలో కలుపుకోరు నార్మల్గానే మాట్లాడుతారు కానీ ఆంధ్రా ప్రజలు ఎలా అంటే వారు మాట్లాడే ఆంధ్రా అయినా లేకపోతే ఇంకా విజయవాడ అందు రాష్ట్రాలు కూడా వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలాగా యాస అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడే యాసని బట్టి అప్ యాసతో వాళ్ళు అప్పుడప్పుడు వేగంగా మాట్లాడుతారు కొంతమంది చాలా నిదానంగా మాట్లాడుతారు కాబట్టి నేను ఏమి చెప్తున్నాను అంటే ఆంధ్రాలో మాట్లాడే ప్రజలు వారి యాసతో పాటు వేగంగా మాట్లాడితే కనుక కొత్తవారికి అర్థం కాకపోవచ్చు ఇంకా అదే నిదానంగా మాట్లాడితే అర్థమవ్వచ్చు నేను తెలుగు తెలుగు రాష్ట్రంలోని తెలంగాణాలో పుట్టాను ఇప్పుడు ఆంధ్రాలో ఉంటున్నాను ఇక్కడ వీరి భాషకు అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం సమయం పడుతుంది ఇప్పుడు ఎవరికైనా అంతే తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా ఇక్కడ అక్కడ అనేది ప్రాంతాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి యాస భాష కూడా కాస్త వేరుగా ఉంటుంది సో అర్థం చేసుకోవడానికి ఎవరికైనా కూడా కొంచెం సమయం పడుతుంది ధన్యవాదములు